నాకు నొవెల్స్ చదివే అలవాటు ఉంది చాలా సార్లు అది చదువుతూ ఉంటే స్టోరీస్ని ఇంకా ఏం జరిగింది ఇంకా ఏం జరిగింది అన్న సస్పెన్స్ మనని రాత్రంతా పడుకోనివ్వకుండా ఎప్పుడెప్పుడు మనం ఆ బుక్ని ఫినిష్ చేస్తామా ఇంకా ఏం స్టోరీ ఉందా అన్న ఎక్సయిట్మెంట్స్ ఉన్న స్టోరీస్ కానివ్వండి అది మీకు పడుకోనివ్వదు ఎప్పుడెప్పుడు మీరు చదువుతారా ఎప్పుడు మీరు స్టోరీ కంప్లీట్ చేస్తారా అన్న థాట్లోనే ఉంటారు ఎప్పుడైనా ఒక మంచి స్టోరీ బుక్ని మీరు రాత్రి చదవడం స్టార్ట్ చేస్తే మాత్రం డెఫనిట్గా రాత్రంతా చదువుతారు ఎందుకో తెలుసా అది ఇన్కంప్లీట్గా ఉంచడం మనకు నచ్చదు కాబట్టి అయిన ఎంతో ఇంపార్టెంట్ కాకపోయినా ఆ స్టోరీస్ మనల్ని ఎంత ఆనందాన్ని ఇస్తాయి అంటే ఆ రియల్ స్టోరీస్ వాళ్ళు రాసేవి ఎంత బాగా వివరిస్తారో మనం అక్కడ నిజంగా ఉండి జీవిస్తున్న ఫీలింగే ఉంటుంది అలాంటి ఫీలింగ్ని మధ్యలో వదిలేసి ఎలా పడుకుంటాము నేను అలాంటి రాత్రులని ఎన్నోసార్లు చదివాను